నమస్తే మేడం ఏం కావాలి మేడం చెప్పండి ఓహ్ తప్పకుండా మేడం మా దగ్గరే చాలా మంది చాలా పెళ్ళిళకి కానీ పుట్టినరోజు ఫంక్షన్లకి కానీ చాలా చాలా కూరగాయలు పట్టుకెల్తూ ఉంటారు మీకు ఏ కూరలు కావాలో చెప్పండి మేడం మీకు తగిన రేట్లలోనే తగ్గించి మరీ ఇద్దాము ఏమేమి కావాలో చెప్పండి మేడం అయిదు కేజీలు టొమాటోలా మేడం మరి కేజీ టొమాటో వచ్చి ఒక వంద రూపాయలు పడుతుంది మేడం పర్వాలేదా మేడం ఇప్పుడు రేట్లు చాలా ఓకే మేడం పెళ్ళి ఎప్పుడండీ నవంబర్ పదిహేనా అండీ సరే మేడం లిస్ట్ చెప్తే దాన్ని బట్టి మీకు మంచి నాణ్యమైనటువంటి సరుకు మీకు అందిస్తాం మేడం చెప్పండి మేడం మీకు ఏమేమి కావాలో చెప్పండి మేడం నేను రాసుకుంటాను అయిదు కేజీలు టొమాటోలు ఆ చెప్పండి మేడం ఉల్లిపాయలు పాతిక కేజీలు బస్తా మేడం ఓకే మేడం బెండకాయలు మూడు కేజీలు యాభై ములక్కాడలా మేడం ఓకే మేడం ఇంతకీ ఎంత మందికి భోజనాలు మేడం పెళ్ళికి ఒక అయిదు వందల మందికా అండీ అయిదు వందల మందికి అయితే ములక్కాడలు ఇంకా ఎక్కువ కావాలి మేడం తీసుకోండి బాగుంటాయి ములక్కాడలు రుచి కూడా చాలా బాగుంటుంది ఇవి నాటు ములక్కాడలు మీకు బాగుంటుంది మంచి నాణ్యమైన సరుకు మనది ఓకే అలాగే మేడం మంచి నిర్ణయం తీసుకున్నారు పచ్చిమిర్చి కావాలా మేడం పచ్చిమిర్చి అల్లం ఓకే పచ్చిమిర్చి ఎంత వెయ్యమంటారు మేడం అలాగే మేడం అల్లం మేడం కిలోగ్రాములు ఎన్ని కిలోగ్రాములు కావాలి మేడం ఓకే మేడం అయిదు కిలోగ్రాములు అల్లము మేడం ఆనపకాయలు దోసకాయలు అంటే మరేం కావాలో చెప్పండి ముల్లంగి దుంపలు క్యారట్ దుంపలు బంగాళదుంపలు అవన్నీ ఒక పది కిలోలు వెయ్యమంటారా ఓకే మేడం ఆనపకాయలు వచ్చి ఒక పది ఆనపకాయలు వేస్తున్నాను మేడం అది దోసకాయలు వచ్చి ఒక అవి ఒక పది దోసకాయలు వేస్తున్నాను అలాగే మీకు క్యారట్ బంగాళ దుంపలు వచ్చి ఒకొక్కటి పది కిలోలు చప్పున వేస్తాను ఓకే మేడం అలాగే కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవి కూడా మన దగ్గర దొరుకుతాయి మేడం మీకు ఏమైనా కావలిస్తే చెప్పండి ఓకే తప్పకుండ మేడం అవి కూడా మీకు కి కిలోల లెక్కనే ఇస్తాను మేడం అవి కూడా మీకు ఇంకా ఏమైనా కావాలా మేడం ఉంటాయి మేడం అరిటాకులు ఉంటాయండీ ఎన్ని కావాలి మేడం ఒక వెయ్యి అరిటాకులు ఇమ్మంటారా ఒక వెయ్యి అరిటాకులు మేడం మేడం మీకు ఇవన్నీ మీరు ఏమైనా కారు కానీ ఆటో కానీ తెచ్చుకుంటారా లేకపోతే మేమే మీకు ఆటోలో కానీ కారులో కానీ పంపించమంటారా ఓకే మేడం తప్పకుండ మేము పంపిస్తాము అండ్ మేడం ఇంకా ఏమైనా మర్చిపోతే మీరు నాకు ఫోన్ చేసి చెప్పినా మేము మీకు అన్నీ అవైలబుల్లో ఉంచుతాం మేడం తప్పకుండా ఇస్తాం మేడం తొమ్మిది సున్నా మూడు సున్నా రెండు రెండు రెండు ఒకటి ఒకటి ఒకటి ఇంకో నెంబర్ రాసుకోండి మేడం నైన్ నైన్ ఫోర్ తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది రెండు మూడు తొమ్మిది అలాగేనండీ మీకు అవసరం అయితే ఫోన్ చెయ్యండి ఫోన్ చేసి మిమ్మల్ని అడుగుతాను మేడం మీరు తప్పకుండా చేద్దురు గానీ సరే నా మేడం మీకు ఇంకా ఏమైనా కావాల్సి వస్తే మీరు గుర్తు చేసుకుని మీరు నాకు తెలియచెయ్యండి మీకు నేను అన్నీ అందుబాటులో ఉంచుతాను ఓకేనా ఓకే ధన్యవాదాలు మేడం